భారతదేశంలో ఆరోగ్యసంరక్షణ వ్యవస్థ వేరే దేశాలతో పోల్చుకుంటే క గత సంవత్సరాలలో మెరుగు మెరుగైనది అండి అది కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనేది ఏంటంటే కొంచెం అభివృద్ధి పొందింది అని చెప్పచ్చు అండి ఎలాగంటే ఇంతక ముందు ఆసుపత్రులు అనేవి ఎక్కడపడితే అక్కడ ఉండేవి కాదు ఎక్కడో పట్టణంలో ఒకే ఒక ఆసుపత్రి ఉండేది వాళ్ళందరు అక్కడకే వెళ్ళి వైద్యం చేసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కొన్నిఅయితే కొన్ని సంవత్సరాల తరువాత ఇంక ప్రతి సిటీలో కూడా హాస్పిటల్ అనేది ఈ ఆసుపత్రి అనేది అందుబాటులోకి వచ్చింది అండి ఆ వేరే దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఈ ఆసుపత్రి వ్యవస్థ అనేది పరవాలేదండి దగ్గర దగ్గర బాగా ఉంటుంది కానీ వేరే దేశాలలో అయితే ఇంకా అధికంగా ఉంటుందండి ఇది ఈ ఇస్ ఇది ఆ మా చుట్టుపక్కల ఉండే హాస్పిటల్ ఏంటంటే అండి ఆసుపత్రిలో గవర్నమెంట్ ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రులు ఇలా సార్ రెండు రకాలు ఉంటాయి అండి మా దగ్గర మేము మేము పట్టణం దగ్గరలో నివసిస్తున్నాం కాబట్టి మాకు ఈ ఆసుపత్రులు అనే దానికి గమ్మున వెళ్ళడానికి ఏదైనా అయితే గమ్మున వెళ్ళడానికి అనే ఇవి అయితే గమ్మున మేము వెళ్ళచ్చు అండి ఏదైనా సరే ఈ ఆసుపత్రులలో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు అంటే అండి ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో అయితే ఈ శుభ్రత అనేది మనం చాలా తక్కువగా చూస్తామండి ఆ పేషంట్లు కూడా అంత గమ్మున ఎక్కువ పట్టించుకోలేరు ఎందుకంటే బోలెడు మంది మనమే కాదు కదండి అక్కడికి వేరే వేరే పనులు చేసుకొని వేరే వేరే యాక్సిడెంట్ కేసులు అవి ఇవి అంటు వేరే వారు ఎవరెవరో వస్తు ఉంటారండి సో వాళ్ళని పట్టించుకోవడంలో ఒకరిని పట్టించుకోవడంలో సరిపోతుంది అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇలాగే ఆ శుభ్రంగా ఉంటుందంటే అదికాదు కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రితో పోల్చుకుంటే ఈ ప్రైవేటు సంస్థలు అనేవి ఏంటంటే కొంచము ఒక రోగి పట్ల ఎక్కువ ఈ ఎక్కువ బు దృష్టి అనేది వుంచుతారండి కానీ వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎక్కువగా తీసుకుంటారు కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఉచిత వైద్యం మనం పెందు పొందుకోగలం అండి అలాగే మందుల విషయంలో కూడా చూసుకుంటే ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆసుపత్రులలో అందించే మందులు కూడా మంచివి అండి ఆ ఖర్చు పెట్టే స్తోమత లేనివారికైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రి అనేది చాలా ఒక మంచి ఆప్షన్ కింద చెప్పచ్చు అండి ఇవి ఇవన్నీ ఇంకా నేను అనుకుంటున్నాను ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంక ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఈ ఆసుపత్రులు కూడా ప్రైవేటు ఆసుపత్రులతో సమానంగా అవుతాయి అనుకుంటున్నాను అండి